మా సమీపంలో ఆర్ట్ సామాగ్రి దుకాణం ఉంది అది ఎప్పుడు కూడా మేము అక్కడే ఆ దుకాణంలోనే మేము కొంటాం ఎందుకంటే మా ప్రాంతంలో ఎక్కువగా పెయింటింగ్ వేసిన వాళ్లు ఎక్కువగా ఉన్నారు పెయింటింగ్ వేసి మనకి బిల్డింగ్ బిల్డింగ్ పెయింటింగ్ వేసిన లేకపోతే ఒక బొమ్మలకి పెయింటింగ్ వేసిన మాకు ఎక్కువగా పెయింట్ పెయింట్లు వేసిన వాళ్ళే మా ప్రాంతంలో ఉన్నారు కాబట్టి మేము అక్కడే ఆ షాప్లోకి వెళ్లి మేము ఆ దుకాణంలోకి వెళ్లి మేము ఆ యొక్క సామాగ్రి కొనుక్కుంటాం ఆ సామాగ్రి మన బ్రష్లు అని పెయింట్లని మ మొత్తం వాటికి ఎటువంటి సామాగ్రి కావాలి ఆ సామాగ్రిలో ఆ షాప్లోనే కొంటాం ఆ యొక్క మనకి ఇప్పుడు మన ఒక్క అవసరానికి కావాల్సిన ఏమున్నాయి దాంట్లోని ఆ యొక్క దుకాణంలో కొనుక్కొని ఆ వస్తువులు మనం కొనుక్కుంటాం బ్రష్లు ఉన్నాయి బ్రష్లు కావాలి పెయింట్ వేయాలంటే బ్రష్లు కావాలి మనకు ఆ పెయింట్ ఏ కలర్కి ఏ ఏ కలర్ కావాలి ఏ కలర్గా రెడ్ కలర్ కావాలా గ్రీన్ కలర్ కావాలా ఏ కలర్ కావాలన్నా ఆ షాప్లో దొరుకుతాయి కాబట్టి ఆ షాప్లోనే మనకు దగ్గరగా ఉన్న షాప్లోనే మేము ఆ ఒక్క అనుకుంటాం ఆ మెటీరియల్ను మేము కొనుక్కుంటాం మన బ్రష్లు చిన్న చిన్న బ్రష్లు ఉంటాయి పెద్ద బ్రష్లు ఉంటాయి తర్వాత ఆ బ్రష్లని శుభ్రం చేసుకోవడానికి టెండర్ ఉంది ఆ టెండర్లో ఆయన్ని కూడా కనుక్కో ఆ షాప్లోనే కొను ఉంటాయి కాబట్టి మేము కొనుక్కుంటాం కొనుక్కొని ఆ యొక్క మా యొక్క కళా కళాభివృద్ధిని మేము వినియోగించుకుంటాం అక్కడ ప్రతిదీ ఆ దుకాణంలో ఉన్న ప్రతిదీ కూడా మాకు కావాల్సినవి ఆ దుకాణంలో దొరుకుతాయి